నేను తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని అంటే అన్నీ కాదు కొన్ని కొన్ని కష్టమైన పదాలు ఉంటాయి కదా అలాంటి సమయంలో మాత్రమే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము అయినా సరే నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతాను కాకపోతే కొన్ని కొన్ని కష్టంగా ఉండే పదాలు రాయలేకపోయేదాన్ని అలాంటి సమయంలో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవడం లేకపోతే సార్ని ఇది ఎలా రాయాలి లేకపోతే మేడమ్ని ఇది ఎలా రాయాలి అసలు దీన్ని ఎలా చదవాలి అని నేను తెలుసుకొనే దాన్ని ఎగ్జామ్లో కూడా తెలుగు అన్నీ రాసేదాన్ని కాకపోతే కొన్ని క్లిష్టమైన పదాలు ఉంటాయి కదా వాటికి నేను ఎక్కువగా ఇబ్బంది పడే దాన్ని అలాంటి టైమ్లో కూడా నేను ఎప్పుడు నాకు తెలుగు రాదు అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు ఇబ్బందులు చాలా పడేదాన్ని కాకపోతే అలా అలా ఉండే కొద్దీ తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయినా తొమ్మిదవ తరగతి పదో తరగతి మాత్రం నేను తెలుగులోనే చదువుకున్నాను దాని వల్ల తొమ్మిదో తరగతిలోనూ పదో తరగతిలో నాకు తెలుగు చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఆ రెండు సంవత్సరాలు నేను చాలా బాగా నేర్చుకున్నాను అలాగే ఆ రెండు సంవత్సరాలు నేను తెలుగు కూడా తెలుగు క్లాసులు చెప్పిన రోజులు ఉన్నాయి నేను చాలా అంటే కొన్ని కష్టమైన పదాలను కూడా నేను చాలా సింపుల్గా రాసేసే దాన్ని ఇప్పుడు నేను చాలా అంటే చాలా బాగా ఎలాంటి పదాన్నైనా సరే చాలా సింపుల్గా చాలా సులభంగా రాసేస్తూ ఉంటాను